వివిధ మతాల గురించి నేను చాలా నేర్చుకున్నాను మరియు వాటి నుండి చాలా విలువైన పాఠాలను నేర్చుకున్నాను నాకు ఆకర్షణీయంగా అనిపించే కొన్ని మతాలు ఉన్నాయి హిందూ మతం యొక్క అత్యంత ఆకర్షణీయమైన అంశాల్లో ఒకటి దాని డైవర్సిటీ హిందూమతంలో అనేక విభిన్న సంప్రదాయాలు మరియు విశ్వాసాలు ఉన్నాయి ఇవి దానిని చాలా ఆసక్తికరమైన ఇంకా అన్వేషించడానికి విలువైన మతంగా చేస్తుంది బౌద్ధమతం యొక్క అత్యంత ఆకర్షణీయమైన అంశాల్లో ఒకటి దాని సాంప్రదాయికత బౌద్ధమతం యొక్క భావనలు మరియు అభ్యాసాలు వేలాది సంవత్సరాల క్రితం రూపింపబడినాయి మరియు ఇప్పటికీ నేడు సమాజానికి అర్హమైన సూచనలుగా ఉన్నాయి క్రైస్తవ మతం యొక్క అత్యంత ఆకర్షణీయమైన అంశాలలో ఒకటి దాని ప్రేమ మరియు కరుణ యొక్క భావన క్రైస్తవ మతం ప్రజలను ప్రేమించడానికి మరియు సహాయం చేయడానికి ప్రోత్సాహిస్తుంది ఇది ప్రపంచాన్ని మరింత మంచి ప్రదేశంగా మార్చడంలో సహాయపడతుంది ఇతర మతాల నుండి నేను నేర్చుకున్న కొన్ని విలువైన పాఠాలు ఉన్నాయి అన్ని మతాలు వారి స్వంత ప్రత్యేకమైన నమ్మకాలు మరియు ఆచర ఆచారాలను కలిగి ఉన్నాయి ఈ నమ్మకాలను గౌరవించడం మరియు అన్ని మతాల ప్రజలతో సమానంగా ఉండటం ముఖ్యం అన్ని మతాల ప్రేమ యొక్క ముఖ్యత్వాన్ని నొక్కి చెబుతాయి ఇతరులను ప్రేమించడం సహాయం చేయడం ద్వారా మనం ప్రపంచాన్ని మెరుగుపరచగలము నేను ఏ పండుగలను జరుపుకునేది కాదు అయితే నేను ఇతర మతాలకు చెందిన పండుగలను గురించి తెలుసుకోవడానికి ఇష్టపడతాను ఈ పండుగలు ప్రజల సంస్కృతి మరియు నమ్మకాల గురించి చాలా ముఖ్యమైన సమాచారాన్ని అందిస్తాయి ఇవి నేను వివిధ మతాల నుండి చాలా నేర్చుకున్నాను ఈ మతాలు ప్రపంచాన్ని మరింత మంచి ప్రదేశంగా మార్చడానికి సహాయపడుతుంది